నేను మొన్న మా ఇంటి దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళి ఇంట్లోకి కావాలసిన డోర్ మ్యాట్లను తీసుకున్నాను అవి నాకు చాలా తక్కువ ధరలో మంచి నాణ్యతతో దొరికాయి